అవును మేడం రమ్యా ఏజెన్సీ నుంచే మాట్లాడుతున్నాము చెప్పండి మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఖచ్చితంగా మీ ఫార్మా కాకినాడా ఫార్మా సిటీ ఒకటేనా మేడం లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయాలా ఓకే మేడం ఖచ్చితంగా ఈ ఫోర్ డేస్కి అయితే మీరు ప్లేసెస్ చూడ్డానికి మిగతా డేస్ అన్ని మీ వర్క్ అయితే చూసుకొవాలి మేడం ఓకే మేడం అయితే ఈ ఫోర్ డేస్ మాత్రమే మా క్యాబ్ కావాలా మేడం లేదంటే మిగతా వర్క్ కూడా కావాలా మేడం ఓకే మేడం అయితే ఫ్రెండ్స్ యూజ్ చేయడానికి మాత్రమే ఒక ఫోర్ డేస్ దాకా కావాలి తరువాత మేడం క్యాబ్ అయితే కావాలి ఓకే మేడం అయితే మేడం మీకు క్యాబ్లో నాన్ ఏసీ కావాలా ఏసీ కావాలా ఓకే అండి అయితే అకామిడేషన్ రూమ్ కూడా నాన్ ఏసీ కావాలా ఏసీ కావాలా మేడం ఓకే మేడం అయితే మీ అక్కడ ఉన్న క్లైమేట్కి కాస్త సఫీ మీకు సఫిషియెంట్ అయినా అన్ని చూసుకుని చెప్తాను మేడం

అవును మేడం మీకు సో వెథర్ కండిషన్ చూసి మీకు ఇన్ఫామ్ చేస్తాము మేడం మీకు ఏ ప్లేస్ బెటరు అని ఓకే మేడం ఓకే మేడం మీకు ఖచ్చితంగా ఒకసారి మీ వాట్సాప్ ప్రొఫైల్కి పంపిస్తాము చూడండి మేడం ఓకే మేడం ఓకే మేడం ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఏ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నారో ఆ క్యాబ్ ఫోటోస్ అండ్ నెక్స్ట్ మిమల్ని కలెక్ట్ చేసుకున్నాక తరువాత డ్రైవర్ది కూడా నెంబర్ షేర్ చేస్తాము మేడం ఏ ప్లేస్కి వెళ్తున్నారు ఏ టైమ్కి వెళ్తున్నారు మీ అకామిడేషన్ ఎక్కడ ఉంది కూడా చెప్తాము మేడం ఓకే మేడం మీ వాట్సప్కి అయితే ఇవాల్టి డిటైయిల్స్ అన్నీ పెడుతున్నాను ఒకసారి చూడండి మేడం చూసి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి మేడం ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కే కాల్ చేయండి మేడం థ్యాంక్ యూ మేడం మీరు మా సర్వీస్ను బుక్ చేసుకున్నందుకు